గేమింగ్ వల్ల ఎన్నో లాభాలు ఇంకా అనర్ధాలు కూడా ఉన్నాయి గేమింగ్ వల్ల లాభాలు ఏంటంటే మనకు ఇప్పుడు యూట్యూబ్లో గేమింగ్ ఆడే వాళ్ళు అందరు ఇప్పుడు యూట్యూబ్లో చానల్స్ పెట్టుకుని గేమింగ్ గేమింగ్ అనేది ఆడి వాళ్ళు రికార్డ్ దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల వాళ్ళకు ఎంతో లాభంగా లాభం ఉంది వాళ్ళు ఆ రకంగా ఆ రకంగా డబ్బు అనేది సంపాదించుకుంటున్నారు డబ్బును సంపాదించి ఇంక వాళ్ళ వాళ్ళ నిత్య అవసరాలు అన్నీ వాటితో కొనసాగించుకుంటున్నారు అలాగే గేమింగ్ వల్ల చాలా అనర్ధాలు కూడా ఉన్నాయి గేమింగ్ ఆడడం వల్ల కళ్ళు పోవడం అనేది అయితే జరుగుతుంది కళ్ళు స గుడ్డివారు అంటే సైట్ వస్తుంది ఇంకా తలనొప్పి అనేది పెరుగుతుంది గేమింగ్ ఆడడం వల్ల ఇలాంటి అనర్థాలు ఉన్నాయి ఇంకా వాటి వల్ల మళ్ళా మనము ఆసుపత్రి చుట్టు తిరిగి వాటికి బిల్లులు కట్టుకొని మనం ఎంతో డబ్బు దాని ద్వారా న నష్టపోతు ఉంటాం ఇంకా దాన్ని ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడి రోజుకి దానికి తగ్గట్టు ఆడి అంతవరకు ఆడి పక్కకు పెట్టేసేయాలి ఎంతవరకు ఆడితే ఉంటుందో అంతవరకు మంచిగా ఉంటుంది ఇంకా దాన్ని ఎక్కువసేపు ఆడి ఇంకా ఇలాంటి అనర్థాలకు గురితెచ్చుకోకూడదు గేమింగ్ వల్ల మనకు ఇంకా లాభాలు ఇట్లా ఉంటాయి టైం సమయం గడిచిపోతుంది ఇంకా స్నేహితులతో ఇట్లా గేములు ఆడుకుని డైలీ అలా సమయం గడిపించుకోవచ్చు ఇంకా వాటిని రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో పెట్టడం వల్ల వేరే వాళ్ళు దాన్లను చూస్తు ఉండడం వల్ల వాళ్ళకు వాళ్లకు ఆ రకంగా సమయం గడుస్తుంది మళ్ళీ మనకు వాళ్ళు చూడడం వల్ల మనకు డబ్బు అనేది వస్తుంది ఈ రకంగా గేమింగ్ అనేది కొనసాగు ఇప్పటివరకు అయితే కొనసాగుతుంది ఇంకా ముందు కూడా ఇలాగే జరిగి ఆడే గేమింగ్ ఆడే వాళ్ళకు భవిష్యత్తు అనేది బాగా ఉంటుంది గేమింగ్ ఆడడం వల్ల యూట్యూబ్లో నుంచి సంపాదన వస్తుంది ఇంకా దానివల్ల వాళ్ళకు ఆర్థికంగా బలపడతారు ఇంకా అలాగే ఎలాగైతే అంత లాభ వస్తు ఉంటుందో అంతే నష్టపోతు ఉంటారు కూడా ఆ ఎందుకంటే శారీరకంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు ముందు ముందు తలనొప్పి ఎక్కువగా ఉండడము కాలు చేతులు అనేవి సరిగా పనిచేయకపోవడం అయి జరుగుతుంటుంది కంటిచూపు అనేది పడిపోతుంది దానివల్ల ఇంకా భవిష్యత్తులో ఎక్కువ ఎక్కువ అనేది బతకలేక పోతాడు మంచిగా ఆరోగ్యంగా బతకలేక పోతాడు ఇది ఎంతవరకు నిషేధించాలో అంతవరకు ఉండాలి రోజుకు ఒక నాలుగు ఐదు గంటలు కంటే ఎక్కువసేపు ఆడితే ఇలాంటి పరిమాణాలు జరుగుతాయి కాబట్టి ఇది మనము ఇంతటితో ఆపివేయాలి నాలుగైదు గంటల వరకే రోజుకు ఆడేటట్టు నిబంధనలు ఉండాలి గేమ్లో అట్ల జరిగితే అది ఇటు మనిషికి మంచిగా ఉంటుంది అటు వారి సంపాదన వస్తు ఉంటుంది నాలుగైదు గంటల్లో ఇంకా మళ్ళీ మనిషి కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటాడు ముందు ముందు కూడా మంచిగా ఆరోగ్యంగా బతుకుతాడు దీంతో మనము నష్టం ఈ రకంగా నష్టం కూడా జరుగుతు ఉంటుంది ఇంతే ఘోరం ఇంతే ఘోరంగా కాబట్టి మనము ఈ గేమ్లు అనేది దీనికి హద్దులు పెడితే హద్దులు పెట్టి వాళ్ళు గేమ్ని గేమింగ్ యొక్క యాజమాన్యం అనేది ఇలా హద్దులు పెట్టి దీనిని మార్కెట్లో వదిలుతే ఈ రకంగా మనకు వాటి గురించి తెలుస్తుంది గేమింగ్ ఆడి బాగుపడతాము ఇటు సమయం అనేది గడిచిపోతుంది ఇంకా మళ్ళా ఇలా సంపాదన వస్తు ఉంటుంది ఈ రకంగా గేమింగ్ భవిష్యత్తు అనేది ఇంక ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని నేను అనుకుంటున్నాను గేమింగ్ ఈ రకంగా భవిష్యత్తులో కూడా ఇంతే మంచిగా ఉండి ఇం అందరు అందరు బాగుండేటట్టు ఉంటే ఈ రకంగా యాజమాన్యం అనేది ఈ రకంగా రోజుకి నాలుగైదు గంటలు పాటు నిబంధన పెట్టి ఉంచితే భవిష్యత్తులో కూడా గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు అంతా బాగా జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఏం కాకుండా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటాడు ఆర్థికంగా బాగా ఉంటాడు భవిష్యత్తులో వాడు ఇంకా మంచిగా సె ఆర్థికంగా బలపడుతు ఉంటాడు